నాకు ఇష్టమైన ఆటగాడు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆయన కెప్టెన్సీ అంటే నాకు చాలా ఇష్టము ఆయన చాలా బాగా క్రికెట్ ఆడతాడు ఆయన ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఆయన ఎలాంటి పరిస్థితుల్ని అయినా చాలా ప్రశాంతతతో ఎదుర్కొంటారు ఎవరి మీద కోప పడకుండా అందరిని సంతోషపరుస్తూ ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధోని బ్యాటింగ్ చేసి భారత జట్టును గెలిపిస్తాడు అందరిని సంతోషపరుస్తాడు అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లో ధోని కెప్టెన్సీలో ఐదు సార్లు ట్రోఫీని గెలిచారు నేను కనుక ధోనిని కలిస్తే వారితో నేను ఒక ఫోటో దిగుతాను ఆటోగ్రాఫ్ అడుగుతాను అంతేకాకుండా ఆయన ఈ స్థాయికి రావడానికి ఆయన చేసిన కృషి ఎలాంటిదో అడుగుతాను ఆయనకి స్ఫూర్తి ఎవరో తెలుసుకుంటాను అంతేకాకుండా ఆయన ఎలాంటి పరిస్థితులను ఆ స్థాయికి రావడానికి ఎదుర్కొన్నారో ఆ పరిస్థితి ఎలా జయించగలిగారో తెలుసుకుంటాను